నాకు ఇష్టమైన కథ పాత్రలలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి బాలీ ఈనేంటంటే ఈ బాలీ ఎవరూ అని చూసినట్టయితే ఒక కోతి అయితే ఆ కోతి ఇందులో నాలుగైదు జంతువులు ఉంటాయి కోతితో పాటు పులి జింక తోడేలు ఇయి కూడా ఉంటాయి అడవిలోకి ఒక అతను తప్పిపోయి వచ్చినప్పుడు ఆయనతో తమాషాలు చేస్తూ ఆయన టోపీ లాగేసుకుంటూ ఆయనతో ఆయన దగ్గరున్న వస్తువులు లాగేసుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటుంది టైంలో ఆయన వాటి కోసం చాలా వెతుకుతాడనమాట ఆ స్టోరీ మొత్తంలో కొంచెం ఫన్నీ ఫన్నీగా చేసేది అదే ఆ కోతి పాత్ర అది బాలీ అలా చేయడం వల్ల కూడా ఆ స్టోరీకి కొంచెం మనకి ఇంట్రస్టు అనేది పెరుగుతూ ఉంటుంది ఆయన ఏ పని చేసినా కూడా దాన్ని వ్యతిరేకంగా ఉంటుంది ఆ కథలో ఆ బాలీ అయితే అబ్ ఆ కథ గురించి మనకి పుస్తకంలో కూడా రాశారు అదే మేబీ ఆనిమల్స్ స్టోరీస్ బుక్లో ఉండొచ్చు అందులో చూస్తే కూడా మనకి మన చూడనక్కర లేదు చదువుతున్నా కూడా ఫన్నీగా ఉంటాది అలా చేస్తుందనమాట ఆ కోతి చేష్టలు అందులో అయితే కానీ ఆ కోతి మాత్రం ఆయనింకా అలా చూసినా అంతా ఇది చూసినా ఆయన వస్తువులు అన్నీ ఎత్తుకెళ్ళిపోయినా కూడా ఆయన కష్టమొచ్చినప్పుడు ఆయనకి ఎదురు నిలబడి సింహంతో తనని కలిపించి తనకొంచెం ధన ధాన్యాలనేవి సేకరిస్తే ఆయనకిస్తుంది అది మాత్రం నాకు బాగా నచ్చింది ఆ బాలీలో కాబట్టి బాలీ పాత్ర అనేది చాలా మంచి పాత్ర ఫన్నీ సెంటిమెంటు ఎమోషనలు ఇవన్నీ ఉండే పాత్ర ఎందుకు ఎమోషనల్ అన్నానంటే లాస్టుకి ఆ వ్యక్తి అడివి నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాలీ చాలా ఏడుస్తుంది నాకు తన వెళ్ళిపోతున్నాడు అనేసి కాబట్టి నాకు ఆ బాలీ కథంటే బాగా ఇష్టం